నేను సంగీతం ప్రాక్టీస్ చేసేడప్పుడు ఏంటంటే నేను మిరియాలు పాలు అలాగే మజ్జిగ కొంచెం మనం గొంతుకి స్పష్టంగా వినిపించేడట్టు ప్రతి ఒక్కటి దానికి తగ్గట్టు చేసుకోవాలి మన గొంతు గొంతుకేమైనా గొంతు పోయి అలా ఏమైనా జరిగినప్పుడు మనం ఆ మిరియాలు పాలు తాగడం వల్ల మళ్ళీ గొంతు ఇంతకు ముందులాగా మారి ఇంతకుముందులాగా స్పష్టంగా ప్రతి ఒక్క గాత్రాన్ని పాడుతూ ఉంటాను అలాగా ఇంకా ఏంటంటే నేను అలా అలా గాత్రం పాడడం పాడడం పాడడం నేను చాలా సార్లు నాకు గొంతు పోవడం ఇలా జరిగినప్పుడు నేను అవి తీసుకుంటే అలాంటి సూచనలు తీసుకుంటే నాకు త్వరగా క్యూర్ అయింది అలాగే ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క లిరిక్ వచ్చేసరికి ఒక టెన్ టు ట్వెంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే లాని అవ్వదు అలా కొన్ని కొన్ని సార్లు కష్టంగా అనిపించడం నేను చేయలేనేమో అని అనిపించేది